వంట మొదలుపెట్టేముందు మాకు కావాల్సిన కూరగాయలు వంట చేయటానికి కావలసిన గిన్నెలు తరిగిన కూరగాయలు మసాలా దినుసులన్నిటిని దగ్గరగా ఉంచుకొని వంట మొదలుపెడతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిన్నెలు అన్నీ నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తాం అలాగే మంచి కూరగాయలు వాటికి సంబంధించిన తాలింపు గింజలు ఇంకా ఆనియన్స్ కాని పచ్చిమిర్చి కాని కూరగాయలు అన్నిటిని కూడా ఫ్రెష్గా ఫస్ట్ కడిగి వాటిని మంట చేసే ప్రయత్నం చేస్తాం ముందు అయితే మేము వంట చేసుకునే ముందు ఇవన్నీ దగ్గరగా ఉంచుకొని వంట చేయడానికి సిద్దం అవుతాము ఫస్ట్ కూరగాయలు అన్నిటిని ఒకసారి కడిగి మంచినీళ్ళలో ఉంచుకుని అది కూరగాయలు వంకాయలు అయితే వాటర్లో వేసి మళ్ళీ కాస్త సాల్ట్ వేసి అట్ల ఉంచుకునే ప్రయత్నం చేస్తాం అలాగే పచ్చిమిర్చి కానీ అండ్ కొత్తిమీర మెంతి ఇవన్నీ వాటర్లో ఒకసారి మంచిగా నీట్గా కడిగేసుకుని వంట చేయడానికి రెడీ అవుతాము అండ్ ఆయిల్ కానీ యూజ్ చేసే గిన్నెలు కానీ ఇవన్నీ కూడా దగ్గరలో ఉంచుకుని వంట తొందరగా చేసుకునే ప్రయత్నం చేస్తాము